భారతదేశంలో చాలా రకాలైనటువంటి సాంస్కృతిక పద్ధతులు అనేవి ఉన్నాయి వీటిలో మొదటగా ఉండేది పండుగలు పండుగలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరిస్తున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో హిందువులకు సంబంధించిన పండుగలు వారు చాలా నిష్ఠలతో చేస్తూ ఉంటారు అందులో ఒకటి సంక్రాంతి దసరా దీపావళి అనేది ఉంటాయి ఇందులో ప్రధానంగా లక్ష్మీ పూజ సంక్రాంతికి అయితే పెద్దల పండుగ అని అంటే చనిపోయిన వారి పెద్దలు పేరున బట్టలు పెట్టడం పళ్ళు పంచి పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే భారతదేశంలో డ్రెస్సింగ్ సెన్స్ అనేది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ ఆడవారు నిండుగా చీర కట్టుకునే కనిపిస్తారు పల్లెటూరులోనే కాకుండా పట్టణాల్లో కూడా ఒంటి నిండా కప్పుకుని బట్టలు ధరించి మాత్రమే బయటకు రావడం జరుగుతుంది మూడవదిగా కుటుంబ కట్టుబాట్లు కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో చాలా బాగా ఉంటుంది కుటుంబంలోనే ప్రతి పిల్లవాడు గాని పిల్లగాని మంచి మంచి పద్ధతులు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వలనే చాలా మంచిగా తయారవుతూ ఉంటుంది సమాజానికి కూడా మేలు కలుగుతుంది ఈ కుటుంబ వ్యవస్థ వల్ల ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో చాలా రకాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి ముఖ్యంగా పెళ్లి విషయాలు పిల్లలు పుట్టేటప్పుడు ఇంకా చనిపో మనిషి చనిపోయినప్పుడు కొన్ని కొన్ని నమ్మకాలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి మనిషి చనిపోతే మళ్ళీ అదే అదే ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం వాళ్ళ యొక్క అలవాట్లు అనేది వీళ్ళకి రావటం కూడా జరుగుతుందని వారు నమ్ముతారు కాబట్టి వాళ్ళపేరు పెట్టుకొని వారిని వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలతోనే పెంచడం జరుగుతూ ఉంటుంది ఇంకొకరకంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి మె మెడలో బొడ్డుతాడు వేసుకుని పుడితే మేనమామ చూడకూడదు అని ఒక నమ్మకం అయితే ఉంటుంది ఈ నమ్మకం వల్ల మేనమామకు ప్రమాదం కలుగుతుందని వారు నమ్ముతారు దీని నుంచి బయట పడాలంటే జ్యోతిష్యుడిని పిలిచి పూజారిని పిలిచి ఎన్నో శాంతులు చేయిస్తూ ఉంటారు అలాగే పెళ్లి పెళ్లి విషయంలో కూడా చాలా సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చేటప్పుడు ముత్తయిదువులే ఎదురు రావాలని వితంతువులు గాని ఎవరు ఎదురు రాకూడదని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ విధంగా భారతదేశంలో చాలా రకాలైనటువంటి సాంస్కృతిక పద్ధతులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో సంస్కృతి అనేది సాంప్రదాయం అనేది మతాలు కులము అన్నీ కూడా లౌకిక తత్వాన్ని పాటిస్తూ అందరూ కలిసిమెలిసి ఉంటారు